నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఎందుకంటే కుక్క అవి చాలా విశ్వాసంగా సేవిస్తాయి ఒక కుక్క అయినా ఆవు అయినా గేదె అయినా ఏదైనా కానీ అండి ఆ మనకి ఒక ఒక కుక్కని మనం పెంచుకున్నట్లయితే అది అది మనం తన మనం ఎంత ఇష్టమైతే ఇష్టంగా దానిని పెంచుతామో అవి రెండింతలు మూడి చాలా ఇష్టపడతాయి అండి అవేనో మనకి ఏదైనా మన ఇంట్లో ఏదైనా దొంగ దొంగలు వచ్చినా మనకి ఏదైనా ఆపదలు జరిగిన ఏం వచ్చినా కానీ అది తన ప్రాణాలు తన ప్రాణాలను లెక్క చేయకుండా అది మనల్ని కాపాడటానికి విశ్వాసం చూపిస్తుంది అదే ఆవు గేదె అయితే మనకి త్రాగటానికి అది ఎంత అయితే మనకు శుభ్రంగా వాటికి పోషణ ఆహారం పెడతామో అవి చాలా మనకి మనకి కొన్నింతలు మనకు ఇస్తాయి ఎందుకంటే అవి పాలు ఇస్తాయి ఆ పాలు మనం త్రాగటం వల్ల చాలా ఉంటుంది దానివల్ల ఎన్నో పాలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి మన ఆ పాలు మళ్ళీ మన పోషకాహారం మనం మనం ఒక్క బ్రతకటానికి ఆ ఈ మనీ అవి వేరేగా అమ్ముకోవడం ఆ అమ్ముకున్న డబ్బులతో మనం ఏదైనా మనకి మనం మనం పోషించుకోవటానికి అలాగే ఆటలకి ఒక పోషకాహారం మనం పెట్టడానికి మనం ఉపయోగం అందువల్ల ఎవరైనా కుక్క అయినా ఆవు అయినా గేద అయినా అందరూ ఇష్టపడతారు ఏదైనా వాటి వల్ల ఉపయోగకరం ఉన్నది వాటికి ప్రేమాభిమానాలు చూపించినట్లైతే రెండింతలు మూడింతలు మనం ప్రేమ అభిమానాలు చూపిస్తాము కాబట్టి అవంటే మనం అందరూ కూడా ఇష్టపడతాము